ఇలా మాకు కేక్ కావాలండి కేక్స్ ఉన్నాయా ఓకే బర్తడే ఫంక్షన్ ఉందండి మా బాబుది ఇది నెక్స్ట్ మంత్లో ఉందండి అంటే ముందు ఆర్డర్ ఏమైనా చేసే ఆప్షన్ ఉంటుందా అండి ఆ ఓకే కేజీ ఒక త్రీ కేజీస్ కావాలండి త్రీ కేజెస్కి ఎంత కేజీకి ఎంతండి రేటు ఆ అంటే ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా అండి అంటే బల్క్ తీసుకుని పోతున్నాం కదా

కూల్ కేకే అండి కూల్ కేక్ కావాలి ఇంకేమున్నాయండి ఫ్లేవర్స్ కొత్త ఫ్లేవర్స్ మ్మ్

ఓకే ఇప్పుడు రెడ్ వెల్వెట్కి కాస్ట మరి సేమా అండి లేకపోతే ఎక్కువ ఉంటుందా అవునా ఇప్పుడు డెలివరీ ఎలా చేస్తారండి హోమ్ డెలివరీ ఉంటుందా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందా

ఓకే అండి అంటే ఇప్పుడు ఎన్ని కెజిస్ అ ఎన్ని ఇప్పుడు ఎన్ని కెజిస్ అయినా ఆర్డర్ పెట్టచ్చా ఓకే ఓకే డీటెయిల్స్ పంపమంటారాండి ఒక నేమ్ నేమ్ సరిపోతుందండి కేక్ పైన ఇంకా డెకరేషన్కి ఇంక ఏమన్నా ఉన్నాయాండీ కేక్తో పాటు ఆ ఆ ఇప్పుడు కేక్తోని ఇవన్నీ కాంబోలాగా ఏమైనా ఉన్నాయా అండి అంటే కేక్తో పా ఓకే అండి మేము వచ్చి కన్ఫర్మ్ చేస్తాము నెక్స్ట్ మంత్లో ఉంది బర్తడే మీరైతే ఆర్డర్ మళ్ళీ వచ్చి టూ డేస్ తర్వాత వచ్చి కన్ఫర్మ్ చేస్తామండి ఓకే ఓకే